పదివేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది పదకొండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది పదమూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది